నేను ప్రత్యేకంగా గర్వపడే ఒక చిత్రం గీసాను అది మా అమ్మగారు పుట్టినరోోజు కోసం గీసిన మా అమ్మగారి బొమ్మ అమ్మగారి నవ్వు కళ్ళలోని ఆనందం ముఖంలోని ప్రశాంతతను చాలా సహజంగా గీయడానికి ప్రయత్నించాను ఆ చిత్రం పూర్తయిన తరువాత మా అమ్మగారు ముఖంలో నిజమైన ఆనందం చూసి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ చిత్రం అమ్మగారికి కూడా చాలా నచ్చింది నా నైపుణ్యాల గురించి నా తల్లిదండ్రులు స్నేహితులు కస్టమర్లు చాలా మంచిగా మాట్లాడతారు నా తల్లిదండ్రులు నాలోని కళా నైపుణ్యాలను చిన్నప్పటి నుండే ప్రోత్సహిస్తారు నా స్నేహితులు నా చిత్రాలను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతారు కస్టమర్లయితే నా చిత్రాలలోని సహజత్వం గురించి మెచ్చుకుంటారు నేను అందుకునే అభినందనలు నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయి నేను అందుకునే అభినందనలు ఎక్కువగా నా చిత్రంలోని సహజత్వం గురించి ఉంటుంది నా చిత్రంలో జీవం ఉందని అవి మాట్లాడతాయని అంటారు అలాగే చిత్రాలలోని రంగుల ఎంపిక కూడా చాలా బాగుంది అని అంటారు అయితే కొన్నిసార్లు నా చిత్రాల్లో కొన్ని లోపాలు కూడా ఎత్తి చూపుతారు వాటిని సరిదిద్దుకొని మరింత మెరుగుపడటానికి ప్రయత్నిస్తాను ఇది నా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది